నమస్కారమండి ఎవరు మాట్లాడేది ఓకే

అయ్యో ఏమి పరవాలేదండి ప్రతీ పేరెంట్కి వాళ్ళ పిల్లల గురించి అన్నిట్లో ముందుండాలి అన్నింటా ఫస్ట్ రావాలనే ఉంటుంది మీరు అపరాజిత గురించి ఏమి వర్రీ కాకండి చాలా తెలివిగల పిల్ల అన్నింట్లోను బాగా చక్కగా వస్తాయి మార్కులు అందరితో కూడా స్నేహం కూడా చక్కగా చేస్తుంది అందర్నీ కలుపుకుంటూ అన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తుందండి మార్కులు గురించి కొంత వరకు కాస్త అయిదారు క్లాసులు దాటే దాకా కూడా తల్లిదండ్రులు ఎవరు మార్కుల గురించి ఆలోచించొద్దండి వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా అందరితో కలుస్తున్నారా లేదా అన్న దానిమీదే పేరెంట్స్ పేరెంట్గా మీరు ఇంట్రెస్ట్ చూపించాలి కానీ చిన్నతనంలోంచే వాళ్ళని సబ్జెక్టు ప్రతిదాని మీద ఒత్తిడి తెస్తే వాళ్ళకి ఇంకా చదువు అంటేనే విరక్తి వస్తుంది కనక మీరు కొంచెం అది అర్థం చేసుకొని ఆ పిల్లకి ఎంకరేజ్మెంట్ వ్ ఇచ్చారంటే టాప్ లెవెల్కెళ్తుందండి మంచి భవిష్యత్తుంది ఆ పిల్లకి రోజులో కాసేపు చూస్తే పరవాలేదండి హోంవర్కులు పూర్తి చేసుకున్న తరువాత రోజులో పావుగంట అరగంట మరి వాళ్ళకి విజ్ఞానదాయకమైన విషయాలేన్నో ఇస్తున్నాయి కదా టీవీలని తప్పు పట్టేందుకు లేదు మొబైల్ కూడా వాళ్ళు ఎటువంటివి చూస్తున్నారో అని తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని గమనిస్తూ ఉండాలి మంచివి చూసేటట్టుగా ప్రోత్సహించాలి మంచి చెడు అంటే ఏంటో తెలియజెప్పాలి స్కూల్లో మేము పిల్లలకి అదే తెలియ చెబుతున్నామండీ మీరు కూడా ఆ దిశగా ఎక్కువ సేపు మీరు చాలామంది తల్లిదండ్రులు ఆఫీసుల నుంచి ఉద్యోగాల నుంచి వచ్చాక మొబైల్లో తలకాయ పెట్టేసి వాళ్ళని పట్టించుకోకుండా కాకుండా వాళ్ళతో ఎక్కువ సేపు గడపడం ఆడటం వాళ్ళతో ఆటపాటలు వాళ్ళ హోంవర్కులు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అడగడం అలా మీరు ఎంకరేజ్ వాళ్ళతో ఉంటూ ఉంటే వాళ్ళకూడా అది అర్థమయిపోయి మిగతావన్నీ అంత తగ్గిస్తారు మీరు ఎప్పుడైతే టీవీలు మొబైల్ పట్టుకొని మీ ప్రపంచంలో మీరు ఉంటారో వాళ్ళు కొత్త ప్రపంచం ఏర్పాటు చేసుకుంటారనమాట అంతకన్నా ఏమి లేదండి అసలు అయిన అపరాజిత అలా చేసే పిల్ల కాదే ఆ సార్ అంతేనండి తల్లిదండ్రుల నడవడిక వాళ్ళకి చదువులు చెప్పే గురువులు టీచర్ల బట్టే వాళ్ళు నేర్చుకుంటారండి మనల్ని పెద్దల్ని బట్టే కదా పిల్లలు నడుచుకునేది అందుకనిజెప్పి అదేమి లేదండి మనం మనం మారుతూ వాళ్ళలో మార్పు రావాలి అంటే మనం మనం మారాలండి ముందు మీరు వాళ్ళతో ఏదైనా స్కూల్ నుంచి వచ్చేశాక స్కూల్ విషయాలు అడుగుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళతో పాటు మీరు టైం గడిపారనుకోండి వాళ్ళసలు వాటి జోలికి వెళ్ళరు కదా ఇలా చెప్పానని వేరేగా అనుకోకండి మీరు కూడా ఈ విషయం ఆలోచించండి ఉంటానండి మరి అన్నింట్లోనూ అన్నింట్లోనూ చురుగ్గా అన్నింట్లోనూ చురుగ్గా పాల్గొంటుందండి అన్నింట్లోనూ వస్తుంది మీరు ముందు ఆ అమ్మాయికి సబ్జెక్టు తనకి అపరాజితకి సబ్జెక్టు ఏ పిల్లలకైనా సరే సబ్జెక్టు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా టీచర్లే కాదు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలండి ముందు మార్కులు గురించి ఇది కాకండి వాళ్ళు చదువుకున్న కూడా ఆ సమయానికి వాళ్ళకి వెంటనే గుర్తు రాకపోవచ్చు అక్కడ పేపర్ మీద పెట్టలేకపోవచ్చు అదండీ ముఖ్యమైన విషయం కానుక వందకి వంద వచ్చాయా లేదా అని చూసుకోవద్దు సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైందన్నదే దాని మీదనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి ఓకే అండి ఉంటానండి